మా బిడ్డకి ఈ మధ్యా కొంచెం ఒళ్ళు బాగుండటం లేదు మాకు కొన్ని వైద్య పరికరాలు అవసరం మరియు మాకు ఉన్న పథకాలలో మేము చూపించుకోవడానికి మాకు ఎటువంటి అవకాశం ఏమైనా ఉందా ఉంటే మాకు సంప్రదించండి దయచేసి ఇంకా ఆరోగ్య పథకము నుంచి కొన్ని పాలసీలు పత్రాలని ఏదైనా ఉంటే తనిఖీలు చేయండి తనిఖీలు చేసి మేము చూపించుకోగలమా లేదా అని మాకు కవరేజ్ ఏదైనా ఉంటే ఒకసారి తెలియజేయండి ఇంకా నేరుగా భీమా ప్రొవైడర్ని కూడా మేము సంప్రదిస్తాము మీరు మాకు తెలియజేయగలరా దయచేసి తెలియజేయండి ఎందుకంటే మా బిడ్డకి బాగాలేదు కాబట్టి మేము చూపించుకోవాలని అనుకుంటున్నాము థ్యాంక్ యు